నేను ఒక వాషింగ్ మెషిన్ కొన్నాను అది వాళ్ళు చెప్పినప్పుడు చాలా బాగా వాష్ చేస్తుంది బాగా ఉతుకుతుంది అని చెప్పి నాకు చెప్పారు తర్వాత అతను సర్వీషు సర్వీస్ గురించి చెప్పినప్పుడు నేను చాలా బాగుంటుందేమో మిషన్ అనుకున్నాను కానీ అసలు ప్రోడక్ట్ గురించి నేను చాలా బాధపడుతున్నాను ఎందుకు వాషింగ్ మిషన్ కొన్నానని చేత్తో ఉతుక్కున్నా సరిపోయేది అనుకుంటున్నాను వాళ్ళేమో ఇంట్లో కాలర్ దగ్గర సరిగా వాష్ అవటం లేదంటున్నారు ఇవి నాకు ఇంటికి రాగానే ఇదోక పెద్ద తలకాయ పోటు అయిపోయింది చాలా నేనైతే దీంట్లో తృప్తి అయితే లేదు నాకు వాషింగ్ మెషిన్ కొన్నాను కానీ దానికి మాట్లాడితే వాళ్ళు వాళ్ళ లిక్విడే వాడాలి అంటున్నారు వాళ్ళ సర్ఫలే వాడాలి అంటున్నారు మళ్ళీ క్లీనింగ్ పౌడర్ వేయాలి అంటున్నారు ప్రతీది కూడా నాకు ఇది తలకాయ పోటులాగా ఉంది అసలఎందుకు కోన్నాను వాషింగ్ మెషిన్ అని నేను చాలా బాధపడుతున్న ఎందుకురా బాబు ఎందుకు కొన్నాను అని అనిపిస్తుంది మొన్న ఏమో రిపేర్ వచ్చింది దానికోసం రావడానికి టెక్నీషియన్ ఇదిగో వస్తున్నాను అంటాడు అదిగో వస్తున్నాను అంటాడు వాడేమో సరిగ్గా టైమ్కి రాడు నేనేమో డ్యూటికి వెళ్ళాలి అసలు ఇలాంటి తలకాయ పోటు ఎందుకు పెట్టుకున్నాను అనిపిస్తుంది అసలు ఈ వాషింగ్ మెషిన్ ఎందుకు కొన్నాను అనిపిస్తుంది అసలు నాకు ఇది చాలా ఆ తలకాయ పోటు అయిపోయింది నాకు ఈ వాషింగ్ మెషన్ గురించి